ఆ సార్ చెప్పండి ఆ అవును సార్ ఆ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ సారీ సార్ నేను రాలేను సార్ ఆ టైమ్ కి అవును సార్ కానీ పది గంటలకి నా డ్యూటి అనేసి నేను హాస్పిటల్ వెళ్దాము అనుకుంటున్నాను సార్ సరే సార్ సరే సార్ అర్లి గానే వస్తాను సరే సార్ ఏమనుకోను సార్ సరే సార్ ఆ సరే సార్ అవునా సార్ నేకేమి అతను చెప్పలేదు సార్ ఆ సరే సార్ వస్తాను సార్ ఆ ఓకే సార్